తెలుగు వ్యక్తులు ఆ భాష మాట్లాడని ఇతరులతో మాట్లాడ్డానికి సైగులు చేసి ఇతరులతో మాట్లాడ్డానికి ప్రయత్నం చేస్తారు ఏదైనా వస్తువులు చూపించి దాని ద్వారా వాళ్ళకి తెలిసేలా మాట్లాడతారు ఏదైనా ఒక చిత్రం బొమ్మలు గీసి ఆ విధంగా కూడా వారితో మాట్లాడతారు